మా మా ప్రాంతంలో చేనేత కార్మికులు కళ చాలా బాగుంటుంది ఇక్కడ చేనేత మీద బట్టల మీద హస్తకళలు చేయడం చాలా చాలా చాలా అందంగా ఉంటాయి ఇక్కడ చేనేత మీద కళలు వేయడానికి సృష్టించడానికి అందంగా రంగు రంగులతో అనేకమైన స్ చిత్రాలు వేయడంలో సిద్ధహస్తులు ఇక్కడ మా కళ కళ చాలా అధ్ చాలా అదృష్టవంతురా అదృష్టవంతులు ఇక్కడ హస్తకళలు చేయడం విభాగంలో మా ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది ఇక్కడ మా ప్రాంతములో సాంస్కృత్ సాంస్కృతికంగా కూడా గుర్తింపు పొందింది మా వా మా వరుస ప్రాంతాలలో చేనేత కార్మికులు నుంచి హస్తకళలు వరకు చాలా గుర్తింపు పొందింది ఇక్కడ వారసత్వంగా కుమ్మరి వారు కూడా ఉన్నారు అక్కడ చాలా మంచి మంచి అవకములైన అన్నీ తయారు చేస్తు ఉంటారు అనేక రకములైన కమ్మ వడ్రంగిలు చేస్తు ఉంటారు ఇవి చెక్క పనులు చేసి మంచి మంచి కళలతో ఇక్కడ సృష్టిస్తు ఉంటారు ఇక్కడ మా ప్రాంతంలో చాలా హస్తకళలు చ అనేక రకమైన ష షాపులు ఉన్నాయి ఇక్కడ ఈ షాపుల వల్ల అందరు బట్టలు కొనుకోని వెళుతు ఉంటారు అక్కడ బట్టల మీద చీరలు కానీ బ్యాగులు కానీ పుస్తకాల మీద కానీ అన్నీ హస్తకళలు చాలా మంచిగా పెయింటింగ్ వేస్తారు మంచి మంచి రంగు దారాలతో బాగా అందంగా హస్తకళలతో ప్రావీణ్యం పొంది చాలా మంచి మంచి డిజైన్ చేసి చాలా అద్భుతంగా వేస్తారు ఇక్కడ ఈ చేనేత కార్మికులు మంచి మంచి కలర్లతో మంచి డిజైన్ వేసి చాలా అద్భుతంగా సృష్టిస్తున్నారు ఈ చేనేత కార్మికులు వలన ఎంతో మంది జీవితాలు ఇక్కడ అభివృద్ది చెందినాయి మంచి మంచి షాపులు కూడా ఇక్కడ ప్రారంభమైనాయి వు ఈ ప్రారంభం అవ్వడం వల్ల చిన్నా పెద్ద అని కాకుండా అందరు కూడా షాపులు పెట్టి మంచిగా బ బంగారు భవిష్యత్తు చేస్తు ఉన్నారు